ఈ ప్రపంచంలో ఉన్న ప్రకృతిలో మనుషులతో పాటు పక్షులు జంతువులు అన్నీ అనాదిగా జీవిస్తున్నాయి పక్షులు వీటిని రక్షించాలి ఎందుకంటే వీటివల్లే మనకి పరపరాగ సం జరిగి మనకి పంటలు పండటంలో దోహదపడతాయి వీటిని రక్షించుకోవటం మనం ఏమి చేయనక్కరలేదు ఒక చిన్న చిన్న కుండలో నీళ్ళు పెట్టడము కొద్దిగా గింజలు వేయటం చేస్తే చాలు అవే బ్రతుకుతాయి వాటిని బతికించాలి కూడా